నాకు భారతదేశంలో ఎక్కువగా గోవా అంటే ఇష్టము ఎందుకంటే ఇక్కడ వెస్ట్రన్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధముగా ఇక్కడ బీచ్లు అనేవి బాగుంటాయి స్నానం చేయడానికి కానీ మనం చూడటానికి కానీ చాలా అందంగా ఉంటాయి అదే విధముగా ఇక్కడ ఎక్కువగా టూరిస్టులు వచ్చి ఎక్కువగా ఉంటారు దీనివలన ఈ దేశానికి రాష్ట్రానికి మనకు ఆర్థికంగా కూడా ఎక్కువగా లాభం పొందుతుంది అదేవిధంగా ఇక్కడ చిన్నిచిన్ని టెంట్ హౌస్ లాంటి హౌస్లు ఎక్కువగా ఉంటాయి కర్రతో చేసిన హౌస్లు కూడా ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా బీచ్లో బోటింగ్ కూడా ఉంటుంది ఇది ఇవి రాష్ట్రానికి స్పెషల్గా అట్రాక్షన్గా నిలుస్తుంది